నేటి ప్రపంచంలో తెలుగు భాష మాట్లాడే వారికి ఎదురయ్యే కొన్ని సవాళ్ళు ఏమిటంటే ప్రస్తుతకాలంలో తెలుగు అనేది ఒక చిన్న చూపులాగా చూస్తున్నారు కానీ అది ముందు తరాల వారికి అది తెలుగు అస్తమయం అయిపోతుంది టీవీలో తెలుగు ఇంగ్లీష్ చూడడం హిందీ చూడడం న్యూస్ పేపర్లు కూడా ఇంగ్లీష్ చూడడం హిందీ చూడడం అవి ఆ భాషలు నేర్చుకోవడానికి తెలుగు వచ్చు అనే దాని బట్టి పక్కకి పెడుతున్నారు కానీ ఇకముందు కూడా ఇంకా తెలుగు నేర్చుకోవాలి ఇట్లాంటి కొన్ని ఇంకా పిల్లలని పిల్లలునైనా పెద్దలునైనా కొంచెం బయట జనాల్లో ఉన్నప్పుడు తెలుగు మాట్లాడడానికి ప్రయత్నించాలి చాలామంది చదువుకునే పిల్లలు కానీ ఉద్యోగాలు చేసే వాళ్ళు కానీ ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడ్డానికి ట్రై సా ముందుకెళ్తున్నారు తెలుగు మాట్లాడ్డానికి కూడా ముందుకు రావాలి ఎక్కడైనా తెలుగు తెలుగు మాట్లాడితే ఏదో చిన్న చూపులాగా అనుకుంటున్నారు కానీ ఇలాంటి మాత్రం ఇలాంటి మాత్రం రావద్దు ప్రయాణాలల్లో ఇంకా పెద్ద పై చదువులకు కోసం అలాగే ఇంటర్వ్యూలల్లో కూడా కోసం తెలుగుని తెలుగును కూడా అక్కడొక సవాలుగా ఇవ్వాలి ఒక ఛాలెంజ్గా పెట్టాలి ఎలా అయితే ఇంగ్లీషు హిందీ లాంగ్వేజెస్లు మాట్లాడుతున్నారో అక్కడ కూడా తెలుగు అనేది ఒక ఛాలెంజ్గా తీసుకొని ఉండాలి అలాంటప్పుడు తెలుగు అనేది కూడా అస్తమమం అస్తమయం అవ్వకుండా ఉంటుంది అయితే చిన్నపిల్లలకి ఇప్పుడు టీవీలో కూడా ఇవి ప్రోగ్రామ్సు అన్ని హిందీ ఇంగ్లీష్లోనే ఉంటుండే తెలుగులో ఉండడం చాలా తక్కువగా ఉంటుంది అలాంటప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు తెలుగు వాడాలి మంచి మంచి ఇంటర్నేషనల్ స్కూళ్లలో కూడా ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగువే పెట్టాలి అలాంటప్పుడు తెలుగు అనేది తెలుగు అనేది మర్చిపోకుండా ఉండగలరు